గుడ్ మార్నింగ్ థ్యాంక్యూ మేడం మేము మీ ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాము మేము పెయింట్ మొత్తం మా రూమ్కి హాల్లో లైట్ కలర్ వేసాం ఇంటి దగ్గర సోఫా మాత్రం కొంచెం బ్రైట్ కలర్ ఉండాలనే దానికోసం మేము సెర్చ్ చేసాము మీ షాపు మంచి రేటింగ్ ఉందన్న ఉద్దేశంతోను రీజనబుల్ రేట్కి వస్తున్నాయంటే మిమ్మల్ని విసిట్ చేసాము మీకు మీ షాపులో కా కాంట్రాస్ట్గా ఉన్న కలర్స్ సోఫాస్ ఏవైనా చూపించగలుగుతారా అవునా అంటే మేము కలర్ చూస్ చేసుకోవచ్చు అందులో ఉన్న మెటీరియల్ ఏం వాడాలో అన్నీ మేము చూస్ చేసుకోవచ్చా అవునా ఆ ఫెసిలిటీ కూడా ఉందా అయితే చాలా బాగుంది అంటే మేము అనుకున్న డిజైన్లో అనుకున్న మెటీరియల్తో మనం అనుకున్న డేలో రీజనబుల్ ప్రైజ్లో మీరు మాకు డెలివరీ చేయగలుగుతారా ఓకే మీ నెంబర్ ఇవ్వండి మేము మేము మిమల్ని కాల్ చేస్తాం అలా అయితే మేము చూస్ చేసుకుంటాము కరెక్ట్గా ఓకే మేడం థ్యాంక్యూ